హలో మాట్లాడేది మొబైల్ ఆపరేటర్ గారేనా అండి మేము మా మొబైల్ బిల్లు చెల్లింపు చేసాము అనగా మా ట్రాన్సాక్షన్ స్టేటస్ ఎలా ఉంది అని చెప్పాలని కోరుకుంటున్నాము మా యొక్క ట్రాన్సాక్షన్ ఐడి సున్నా తొమ్మిది ఒకటి సున్నా ఒకటి అలాగే మేము ఉపయోగించిన చెల్లింపు వేదికా ఫోన్పే ద్వారా మీకు పంపబడింది మరియు మీ మొబైల్ నెంబర్ యొక్క నా మొబైల్ నంబర్ యొక్క చివరి నాలుగు అంకెలు ఆరు తొమ్మిది సున్నా తొమ్మిది ఒకటి ఈ నెంబర్ ఈ నెంబర్ నుండి ఫోన్పే ద్వారా మీకు మా మొబైల్ బిల్లుని ట్రాన్సాక్షన్ చేశామని చెప్ప చెప్తున్నాము కావున మీరు ఒకసారి తనిఖీ చేయవలసిందిగా కోరుచున్నాము మా ట్రాన్సాక్షన్ విజయమంతం అయిందో లేదో ధృవీకరించాలనుకుంటున్నాం మా మొబైల్ నంబర్ చివరి నాలుగు అంకెలు ఆరు తొమ్మిది సున్నా తొమ్మిది ఒకటి ఈ నంబర్ నుంచి మీకు ఫోన్పే ద్వారా వచ్చాయో లేదో ఒకసారి ధృవీకరించి తెలియజేవలసిన ప్రార్థన